భారతదేశంలో మేము ఎక్కువగా సంక్రాంతి ఉగాది దసరా దీపావళి పండుగలను ఘనంగా జరుపుకుంటాము సంక్రాంతి నాలుగు రోజులు జరుపుకుంటాము పండుగ భోగి కనుమ సంక్రాంతి ముక్కనుమ అని అలాగే ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసుకుని కొత్త సంవత్సరం ప్రారంభిస్తాము అలాగే దసరా రోజు వాహనాలకు పూజలు చేసి సంతోషంగా గడుపుతాము అలాగే దీపావళి రోజు టపాకాయలు కాల్చుకొని అందరము ఇలా ఇంటిల్లిపాది భోజనాలు చేస్తు గడుపుకుంటాము